మా గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లల్లో విద్యా అనేది చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకనంటే ఉపాధ్యాయులు బోధించే విధానంలో సరిగా ఉం ఉండడం లేదు సో అందువల్ల పేరెంట్స్ ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ పిల్లలకు సరైన విద్య అందడం లేదని గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా వాళ్ళు ఉన్నత విద్య కోసం నగరాల్లో చదువుకోవడానికి వాళ్ళని పెద్దపెద్ద స్కూల్లల్లో చదివించడానికి పంపిస్తున్నారు ఎందుకని అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ పిల్లలు ఉండి స్టడీ అనేది వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకు కావాల్సిన నాణ్యతమైన చదువు కావాలి అనంటే పెద్ద పెద్ద నగరాల్లో చదవాడినికే ఎక్కువ ఇష్టపడతారు సో అక్కడికే పంపిస్తున్నారు కూడా